హలో నమస్కారమండీ టైలర్ గారేనా అండి మాట్లాడేది అది మేము స్కూల్లో పిల్లలందరికీ యూనిఫామ్లు కుట్టిదాం అనుకుంటున్నామండి ఒక రెండొందల యాబై మందిదాకా ఉంటారు అది పిల్లందరికి బట్లు కుట్టాలి అది ఎంతవుతుంది అని అడుగుదామని చేశాను ఎన్ని రోజులు పడుతుందని అదే అండి అదే ఎన్ని రోజులు పడుతుందండి సరే అండి ఎంత ఖర్చవుతుందండి ఒక్కొక్క జతకి అంటే మేము ఎక్కుమందికి కుట్టిస్తున్నాం కదండీ బయట రేట్లు కాకుండా తక్కువగా సరే అండి మీ కింద ఉంటారు కదండి పనోళ్ళు మొత్తం మరి ఇం అంటే ఇప్పుడు దసరా సెలవలు ఇచ్చామండి పదిరోజులు పదిరోజుల్లో కుట్టడం అవ్వదా అండి

అదే అండి సరేనండి అదే కొంచెం త్వరగా చూడండి మళ్ళీ దసరా సెలవల తర్వతా నుంచి యూనిఫామ్లు ఇచ్చేద్దామని ఆలోచనలో ఉన్నాము అయితే మొత్తం ఇరవై రోజులు పడుతుందంటారు

సరే అండి అయితే పిల్లలందరికీ కొలతలు అవి ఎప్పుడు తీసుకుంటారండి మరి అంటే అ అవతల ఎల్లుండి నుండి సెలవలండి మరి అందుకు తరువాత రేపో ఎల్లుండో వచ్చి చూసుకోండి మీకు బాగుంటుంది కదా సరేనండి అయితే త్వరగా రండి ఇంతకి రేట్ ఎంతకు చేసారండి ఇంకా తగ్గరా అండి అది గవర్నమెంట్ స్కూల్ కదండీ అందుకోసమని సరేనండి అయితే రేపు రండి కొలతలు తీసుకుందురు కానీ అప్పుడు మాట్లాడదాము